సార్ ఇన్సూరెన్స్ గురించి ఏదో మాట్లాడాలని నెంబర్ ఇచ్చారు సార్

అంటే తీసుకోవాలి అనుకుంటున్నాను సార్ పర్ ఇయర్ ఎంత పడుతుంది ఏమిటి అనేది మళ్ళీ మనకు ఏమైనా

అంటే

అంటే లైఫ్ టైమ్ అంటే మీరు ఒక్కసారి కట్టేదా లేకపోతే పర్ ఇయర్ కట్టాల్సి ఉంటుందా సార్ అంటే అంటే ఎంతైనా

అదే సార్ మీరు ఒకసారి సరే సార్ థ్యాంక్ యూ